హలో నమస్తే అండి ఓలా సర్వీస్ సెంటర్ఏనా లాస్ట్ టైం నేను వైజాగ్ టు అనకాపల్లి ఒక క్యాబ్ని బుక్ చేసుకున్న సో క్యాబ్ నెంబర్ వచ్చేసరికి టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆ క్యాబ్ మళ్ళీ నేను అనకాపల్లి నుంచి వైజాగ్ రావడానికి బుక్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు అదే క్యాబ్ని పంపించగలరా మీరు ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్ అనే వాడు చాలా బాగా డ్రైవ్ చేశాడు వెరీ బెస్ట్ ఫీలింగ్ చాలా బాగా తీసుకొచ్చాడు వైజాగ్ నుంచి అనకాపల్లి వరకు చాలా అంటే చాలా బాగా డ్రైవ్ చేశాడు డ్రైవింగ్ ఈజ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ మంచి అనుభవం ఉన్నవాడు మంచి ఎక్స్పిరియన్స్ ఉన్నవాడు కూడా డ్రైవింగ్ ఫిల్డ్లో చాలా చాలా బాగా తీసుకొచ్చాడు అండి ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాను నేను మళ్ళీ నాకు అదే క్యాబ్ కావాలి సో అదే డ్రైవర్ అదే పర్సన్ నన్ను మళ్ళీ అనకాపల్లి నుండి నన్ను వైజాగ్ డ్రాప్ చేయాలి ఈరోజు నేను ఈవెనింగ్ ఫోర్ ఓ క్లాక్కి క్యాబ్ బుక్ చేసుకుందామనుకుంటున్నాను సో అదే క్యాబ్ని నేను టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ నా క్యాబ్ని నాకు మళ్ళీ పంపిస్తారేమో అనుకుం అనుకుంటున్నాను పంపించగలరా మీరు ఏమైనా అవును ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీకి అలాగా అవును పంపిస్తారు కదా సరే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ